గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు అయితే ఎక్కువగా కాలు చెయ్యి విరిగినప్పుడు ఆకు పసర్లను వేసి వెదురు బొంగులను విరిగిన కాలు కానీ చెయ్యి కానీ చుట్టూ కట్టి వైద్యం చేసేవారు ప్రతి రోజు చెయ్యికి ఎక్కువగా ఆముదం నూనెను కానీ లేదా మూలికలతో కానీ ఎక్కువగా చేతికి కానీ కాలుకు కానీ రాసి నయం చేస్తూ ఉండేవారు కానీ ప్రస్తుత కాలంలో అది కాలక్రమేన మారుతూ విరిగిన ఎముకకు కానీ కాలుకు కానీ లోపల ప్లేట్ వేసి స్క్రూలు బిగించి ఇప్పుడు కట్టు కట్టి నయం చేస్తున్నారు ఇంజెక్షన్ల ద్వారా మాత్రల ద్వారా ఎక్కువగా వాడటం వలన ఈ విరిగిన కాలు కానీ చెయ్యి కానీ అనేది నయమవుతుంది